సూరిబాబు గారా అండి సార్ మేము వెడ్డింగ్లు అవి ఫోటోగ్రాఫర్ నుంచి కాల్ చేస్తున్నామండి అయితే మీరు మా దగ్గర ప్లాన్ కోసం అయితే మాకు మొన్న కాంటాక్ట్ చేశారంట అవునండి అయితే మీరు మనీ ఎంత అవుతుంది ఏంటి ఏ టైమ్ నుంచి ఏ టైమ్కి అన్నది మీరు ఒకసారి మాకు వివరంగా చెప్తే నోట చేసుకుంటామండి వచ్చేది లేనిది ఓకేనండి ఓకే సార్ సార్ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత కూడా పైర్స్ ఇద్దరికి ఫోటో కావాలి ఓకే ఓకే సార్ ఖచ్చితంగా అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు సార్ మీరు ఓకే సార్ ఇరవై నాలుగున వెడ్డింగ్ షూట్ పెట్టుకుందాము ట్వంటీ సిక్స్త్ మ్యారేజ్ ఓకేనండి ఖచ్చితంగా రేపు ఇరవై నాలుగున పెట్టుకుందాం అండి ఓకే సార్ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్కి ప్లేస్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా సార్ అది కూడా మేమే చూడమంటారా

ఆ అవన్నీ మేము అరేంజ్ చేస్తాము సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ దానికి మీరు వెడ్డింగ్కి అండ్ వెడ్డింగ్ తర్వాత కూడా మేమే ప్లాన్ చేసుకోమంటారా లేదా మీరే వేరే ప్లేస్ ఏదైనా ప్లాన్ చేస్తారా సార్ ఓకే సార్ ఓకే అయితే మనము ఒకసారి మీరు అంతా ఓకే అనుకున్నాక బడ్జెట్ ఎంతవుతుందో మీ నెంబర్కి అయితే పంపిస్తాను సార్ అంటే డిటైల్గా మీకు తియించడానికి ఎక్యుప్మెంట్ ఎంతవుతుంది ఓకే సార్ ఖచ్చితంగా సార్ సార్ మీకు ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది కదా సార్ ఓకే సార్ అయితే ఈ నెంబర్కి మీకు వాట్సాప్ ఉంది కదా సార్ త్రీ డేస్కి ఎంత ఓకే సార్ ఈ త్రీ డేస్కి ఎంతవుతుంది అన్నది మేము మీకు డీటెయిల్గా సార్ మీ వాట్సాప్ నెంబర్కయితే పెడతాను సార్ అండ్ దాని తరువాత మీరు ఏ లొకేషన్కి రావాలన్నది మీకు లొకేషన్ నాకు షేర్ చేస్తే నేను అక్కడికి వచ్చి నేను అటెండ్ అవుతాను సార్ సో ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే నలుగురం వస్తున్నాము సార్ అంటే ఎక్విప్మెంట్ గట్రా క్యారీ చెయ్యడానికి అండ్ వెడ్డింగ్ ఓకే